నా ఫేవరెట్స్ ఏంటంటే నాకు కలర్స్లో గ్రీన్ కలర్ ఇష్టం దానికి రీజన్ ఏంటంటే మన నేచర్ ఎప్పుడు గ్రీన్గా ఉండడం అనేది నాకు నచ్చుతుంది అందుకే గ్రీన్ కలర్ ఇష్టం నెక్స్ట్ థింగ్ వచ్చేసి సినిమా హీరోస్లో అల్లు అర్జున్ ఇష్టం అతను కొంచెం స్టైలిష్గా పాలిష్గా డ్యాన్స్ బాగా చేస్తాడని అల్లు అర్జున్ ఇష్టం నెక్స్ట్ థింగ్ వచ్చేసి హీరోయిన్ అంటే సమంత ఇష్టం క్యూట్ బేబీలా ఉంటుందని సమంత అంటే ఇష్టం నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్యామిలీ మొత్తంలోని ఫాదర్ రిలేషను బ్రదర్ రిలేషన్ అంటే ఇష్టం నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్లవర్స్లో జాస్మిన్ ఇష్టం మంచి ఆర్డర్ వస్తుంది అని నెక్స్ట్ ఫుడ్ విషయంకొచ్చేసి నాన్ వెజ్ నాన్ వెజ్లో చికెన్ బాగా ఇష్టం మంచి టేస్టీగా ఉంటుంది నాకు కొంచెం ఆ టేస్ట్ నచ్చుతుంది అని

ఇంకా ఫ్రూట్స్లో మ్యాంగో ఇష్టం మ్యాంగోని ఎలా ఎందుకంటే ఎలాంటి కాంబినేషన్స్తో అయినా యూస్ చేసుకోవచ్చు ఈవెన్ పికెల్స్కి యూస్ చేసుకోవచ్చు జ్యూస్కి యూస్ చేసుకోవచ్చు మామిడి తాండ్ర అంటారు దానికి యూస్ చేసుకోవచ్చు కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు ఎక్కువ యూ ఎక్కువ అన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు అండ్ మంచి టేస్టు ఉంటుంది కాబట్టి మ్యాంగోస్ అంటే ఇష్టం పెట్స్లో పిల్లులు ఇష్టం క్యాట్స్

టీచర్ అంటే ఇష్టం ఎందుకంటే తన లాంటి తనలాంటి వాళ్ళని తయారు చేస్తారు కాబట్టి